ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం జనవరి ఇరవైఆరు గణతంత్ర దినోత్సవం అక్టోబర్ రెండు గాంధీ జయంతి నవంబర్ పద్నాలుగు నెహ్రూ జయంతి ఏప్రిల్ పద్నాలుగు అంబేద్కర్ జయంతి